మా ప్రాంతంలో జానపద గీతాలు చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారండీ ప్రాముఖ్యంగా వంగపండు గద్దె పాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది వారిని పాడిన పాటల్ని ఎక్కువగా మా పల్లెలో ఎక్కువగా పాడుతూ ఉంటారనమాట మా ప్రాంతంలోనే ప్రాముఖ్యంగా అందులో నాకు రెండు పాటలు అంటే బాగా ఇష్టం ఊపునిచ్చే పిల్ల మంజుల ఈ సాంగ్ ఒకటి సీమ దసరా చిన్నోడు భలే భలే ఉన్నాడు ఈ రెండు సాంగ్స్ చాలా ఇష్టం అండి నాకు చాలా బాగుంటాయి అలాగే మా వాళ్ళు పొలాలకు పను పనులు పనులకెళ్లినప్పుడు పొలాల్లో సరదాగా పల్లె పాటలు పాడతా ఉంటారు అండి పల్లె పాటలు పాడుకుంటూ జానపద గీతాలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారనమాట ఈ జానపద గీతాలు అంటే మాకు చాలా మక్కువ మేమెక్కువ ఈ గద్దె పాటలు వంగపండు పాటలు ఎక్కువగా మేం పాడతా ఉంటాము మాకు ఖాళీ సమయంలో మేమా పాటలు వింటూ పనులు చేసుకుంటూ సరదాగా ఆనందంగా పరవశం పరవశంలోకి మేం వెళ్ళిపోతాం మాట ఆనంద పరవశం పొందుతాం మేము ప్రతి ఒక్కరం చిన్నలు పెద్దలు ఎక్కువగా ఈ జానపద గీతాలు ఎక్కువగా మేము పాడతాం